భారతీయ రవాణా వ్యవస్థ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది రోడ్డు రైల్వేలు విమానాశ్రయం నౌకాయానం వంటి వివిధ రవాణాల మార్గాలు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తాయి భారతదేశం విస్తారమైన మరియు వైవిధ్యమైన భౌగోళిక ప్రాంతం కలిగి ఉండడం వల్ల రవాణా వ్యవస్థ అభివృద్ధి చాలా అవసరం ప్రస్తుత భారతీయ రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ట్రాఫిక్ రద్దీ రోడ్డు ప్రమాదాలు పర్యావరణ కాలుష్యం మౌలిక సదుపాయాల కొరత మరియు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా లేని సేవలు ఉన్నాయి అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు సరిపోక చాలామంది ప్రజలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి అనేక అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ రవాణా వ్యవస్థలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మెరుగుపరచడం ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం రైల్వే నెట్వర్క్ విస్తరించడం మరియు మెరుగుపరచడం మరియు లోతట్టు నౌకాయానానికి అభివృద్ధి చేయడం వంటి చర్యలు రవాణా రంగంలో పరివర్తన తీసుకురాగలరు భారత ప్రభుత్వం భారతమాల మరియు సాగర్మాల వంటి ప్రాజెక్టుల ద్వారా రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది అదనంగా సురక్షితమైన మరియు స్థిరమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి విధానపరమైన సంస్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగపడడం జరుగుతుంది